హలో నాకు వంటకి సంబంధించి కందిపప్పు ఒక కేజీ సెనగపప్పు రెండు కేజీలు బియ్యం ఒక ప్యాకెటు మినపప్పు రెండు కేజీలు సేమియాలు ఒక ప్యాకెటు ఇంకా బిర్యానీకి సంబంధించి యాలకులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఒక పావు కేజీ ఇవ్వండి కట్టేయండి ఒకటి అలాగే డేట్టాల్ సోప్స్ సింథాల్ ఇవ్వండి సింథాల్ సోప్స్ ఒకటి షాంపూ ఒకటి అవి కూడా ఇవ్వండి అదొకటి ఇవ్వండి అలాగే క్లీనింగ్ ఒకటి క్లీనింగ్ షాంపూ ఉంటుంది కదా అది కూడా ఇవ్వండి

ఇవన్ని కూడా కావాలి చెప్పాను కదండీ పేర్లు ఒక కేజీ రెండు కేజీలు ప్యాక్ చేసి ఉంచండి ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత నేను మనీ వాళ్ళకి ఇస్తాను

హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కూడా తీసుకురండి హెయిర్ ఆయిల్ రెండు తీసుకురండి పౌడర్స్ పౌడరు ఒకటి షాంపూస్ కూడా ఒకటి కావాలండి

షాంపూ క్లినిక్ క్లినిక్ ప్లస్ ఒకటి ఇవ్వండి క్లినిక్ ప్లస్ షాంపూ ఒకటి బాటిల్స్ ఇచ్చేయండి ఉప్మా నూక ఉప్మా నూక ఇడ్లీ రవ్వ ఇవి కూడా తీసుకురండి గోధుమ నూక ఇంకా సరే ప్రస్తుతానికైతే ఇవి తీసుకురండి ఇంకేమన్నా ఉంటే కనుక మళ్ళీ వచ్చినప్పుడు నేను చెప్తాను అమౌంట్ మీ దగ్గర ఇస్తాను అలాగే సార్